పదివేల ఐదు వందల పదిహేను తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్భై ఐదు ఎనిమిది లక్షల ముప్పై ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఒకటి ఐదు వేల మూడు వందల ఇరవై ఒకటి ఏడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది